అవును చెప్పండి అవునా ఎప్పుడు నుంచి ప్రాబ్లమ్ ఏంటి ఓకే మీ పేరు సాయ్రాజ్ వారంటీ ఉందా మీ ఏసీకి ఇంకా వారంటీ

ఓకే బి బిల్ బిల్ ఉందా మీ దగ్గర మీ లొకేషన్ బోడుపల ఓకే మాది తాజేష్ నార్మల్గా ఓన్లీ సర్వీస్ చార్జ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండెర్డ్ ఉంటుంది మీకు ఇంకా ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయితే దానికి సపరేట్గా చార్జ్ చేస్తామండి అది సార్ మేము చెక్ చేసినాకనే ఇస్తాం అంటే మీరు మీకు ప్రాబ్లం ఏమి వస్తుందండి ఏసి ఓకే స్క్రీన్ ఆన్ అవుతుందా ఏసి ఏసి స్క్రీన్ ఆన్ అవుతుందని టెంపరేచర్ పే ఓకే మీకు నాకు తెలిసి ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయింది అనుకుంటా రీప్లేస్ చేయాలి సెట్ అయిపోతుంది సర్వీస్ ఛార్జ్ బేసికు బేసిక్ సార్ అది మేము వచ్చి ఏం పార్ట్ రీప్లేస్ చేయకుండా వచ్చి వెళ్ళినందుకు చార్జెస్ అవుతాయి సర్వీస్ చార్జెస్

కొంతమంది ఓన్లీ టూ మెంబర్స్ వస్తాం సార్ ఒకరితోని కాదు సార్ అది ఒకరితోని కాదు ఎమౌంట్ ఏమి తగ్గదు సార్ మీకు బేసిక్స్ చార్జెస్ ప్రైస్ వచ్చేసి సర్వీస్ ప్రైస్ వచ్చేసి అది మీకు ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయితే పార్ట్ ప్రైస్ ఇవ్వాలి సపరేట్గా ఓకే సార్